పిల్లలు ఇంటర్నెట్ గేమ్ల వల్ల ఎంతో నష్టపోతున్నారు మొబైల్లో యొక్క గేమ్ని వాళ్ళెక్కువగా ఆడుకుంటూ ఉండారు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూప్తున్నారు దాంట్లో లీనమైపోతున్నారు దీనివల్ల వాళ్ళు చదువు మీద ఏకాగ్రత అనేది చూపడం లేదు ఎప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్కి వెళ్లినాము ఏదో చదువుకున్నాము తిరిగి ఇంటికొచ్చినప్పుడు మొబైల్ తీస్కొని గేమ్ ఆడడమే సరిపోతుంది వీటివల్ల పిల్లవాడు ఎంతో నష్టపోతున్నాడు ఎలాగంటే వాడు ఆడుకోడు శరీరం అనేది శరీరంలో ఉండే అవయవాలనేది పని కల్పించడం లేదు యధావిధిగా తినడం సెల్ ఎత్తి నొక్కడం పడుకోవడం స్కూల్కు పోవడం రావడం ఇక్కడ ఎక్కడ కాని పని ఒత్తిడనేది లేదు వీటివల్ల వాడికి అనారోగ్యం జరుగుతుంది చిన్న ఏదన్న ఒక జబ్బు వస్తే అది శరీరం మొత్తం పాకుతుంది వాటి వల్ల అబ్బాయి ఎంతో నష్టపోతాడు అదే సెల్లుల్లేనప్పుడు వాడు చక్కగా ఆడుకుంటాడు కొంచెం ఫ్రెండ్స్తో గేమ్ ఆడుతాడు తిరుగుతాడు అలసట లేకుండా బాగా గట్టిగా బలంగా ఉంటాడు మనము ఎప్పుడూ సేల్స్లో గేమ్ ఎక్కువగా ఆడుతుంటామో అప్పుడు వాడు ఎంతో కృంగిపోతాడు మనమేంచేయాలంటే ఈ బొమ్మలకి సారి స్వారీ ఈ యొక్క మొబైల్స్కి మొబైల్లో ఉండే గేములకి దూరంగా ఉంచాలి ఎప్పుడు దూరంగుంచుతామో వాటికి వాటి వల్ల వీళ్ళకి ఇబ్బంది రాదు ఏమైనప్పటికీ శరీరము ఒకసారి సోమరితనంగా అలవాటు పడిందంటే ఆ అబ్బాయి జీవితంలో తిరిగి పైకి రాలేడు ఎందుకంటే ఈ గేమ్స్ మనిషి యొక్క ఆలోచనలను కూడా క్షిణిస్తుంది అదే కలవరంలో ఉంటాడు ఆ గేమ్స్ వల్ల వాడు జీవితంలో ఎదగలేడు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు గేమ్ గేమ్ గేమ్ చదువు మీద ధ్యాస ఉండదు తల్లిదండ్రుల మీద ఆలోచన ఉండదు ఒక పని చేద్దామని ఉండదు సోమరిగా వాడెంతో నష్టపోతూ వస్తాడు కాబట్టి మనం ఎప్పుడు సోమరిగా ఉండకూడదంటే మొబైల్స్కి దూరంగా పెట్టాలి